సార్ గౌతమ్ స్కూల్ హెడ్మాస్టరేనా మాట్లాడేది సార్ ఎయిత్ క్లాసు బి సెక్షన్లో మా బాబు శశాంక్ ఉన్నాడు జిసి శశాంక్ కుమారు మేము నెక్స్ట్ మంతు ఫోర్త్ నుంచి హైదరాబాద్ ప్ల్యాన్ చేస్తున్నాం సార్ మా ఇంట్లో రిలేటివ్స్దే పెళ్ళుంది సో అదే వెళ్ళాలని ప్ల్యాన్ చేసుకుంటున్నాము ఆ ఫోర్ డేసు మా బాబు స్కూల్కి రాడు అదే దగ్గరలో ఉంటే మేము ఫోర్ డేస్ పెట్టేవాళ్ళం కాదు అది లాంగ్ డిస్టెన్స్ కాబట్టి రావడం పోవడమే ఉంటుంది టూ డేసు సో అందుకని ఫోర్ డేస్ పెట్టుకోవాలనుకుంటున్నాం సార్ అదే అక్కడ ఆ ఫోర్ డేస్లో ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ గానీ అట్లా ఏమన్నా ఉంటే కొంచెం చూసి ఎక్స్క్యూజ్ చేయండి సార్ నెక్స్ట్ మంత్ జూన్ ఫోర్త్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎయిత్ వరకు అవైలబుల్ ఉండం సార్ మళ్ళీ ఓకే సార్ మళ్ళీ నైన్త్ మా బాబు స్కూల్కి వస్తాడు ఆ ఫోర్ డేస్ ఏమైనా వర్క్స్ జరిగినా కూడా పక్కన పిల్లల్ని చూపించి కొంచెం ఎంకరేజ్ చేసి బాబుకి అంతా ఎట్ ఎ టైం అయిపోగొట్టుకునేలా చెప్పండి సార్ కొంచెం సపోర్ట్ చేయమని ఓకే సార్ అదే సార్ కొంచెం మీ స్కూల్లో ఎక్స్ట్రా ట్యూషన్స్ కూడా పెట్టుకుంటే బెస్ట్ సార్ మా బాబు వాళ్ళు ఇంటికొచ్చి చదవనే చదవరు ట్యూషన్కి పొమ్మన్నా కూడా పోరు పోయే ట్యూషన్ కూడా మానేసాడు సార్ మా బాబు ట్యూషన్స్ పెట్టుకున్నా కూడా మాకేం అభ్యంతరం లేదు పంపిస్తాము సెవెన్ అయినా కూడా ఈవెనింగ్ సెవెన్ వరకు అయినా స్కూల్లో ఉన్నా మాకే ప్రాబ్లమ్ లేదు ఓకే సార్ ఆ ఫోర్ డేస్ కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి సార్ ఏమి ఎగ్జామ్స్ ఏమీ లేవు కదా సార్ ఆ ఆ టైంలో ఎగ్జామ్స్ ఏమీ లేవా సార్ ఆ టైంలో ఓకే సార్ త్యాంక్ యూ సార్ అయితే ఆ ఫోర్ డేస్కి మేము టికెట్స్ బుక్ చేసుకోవచ్చు కద సార్ ఓకే సార్ త్యాంక్ యూ